మా ఇంటి దగ్గరలో ఒక షాప్ ఉంది ఆర్ట్ సామాగ్రి కారణంగా ఉంది ఆర్ట్కు సంబంధించి షాప్ ఉంది నాకు షాపుకి కావాలనే అక్కడికెళ్ళాను వెళ్ళి ఎంబ్రాయిడరింగ్కు సంబంధించిన దారాలు చమ్కీలు అద్దాలు వాటికి నేను చేసే ఎ ఎంబ్రాయిడరింగ్ వర్క్కి సంబంధించినవన్ని తీసుకున్నాను మళ్ళీ అది డిజైన్ వేసుకోడానికి స్టేషనరీ ఈ వస్తువులు కావాలని వెళ్ళాను వాటికి అక్కడికెళ్తే అక్కడ కూడా దానికి సంబంధించిన క్రాఫ్ట్ ఉండింది అది కూడా వెళ్ళి తీసుకువచ్చాను అవే అవి తీసుకొచ్చి వాటితో నేను నాకిష్టమైన ఆర్ట్ను వేసి పెయింటింగ్ చేసుకుంటాను మెటీరియల్ అంటే నాకు చాలా ఇష్టము మెటీరియల్స్ తెచ్చి దానిపైన ఆర్ట్ చేస్తాను చేసి నేను అమ్ముకుంటాను ఆ వస్తువులు నచ్చ బాగా నచ్చుతారు ఆ వస్తువులని ఎవరైనా హ్యాండ్వర్క్ కాబట్టి నా హ్యాండ్తో సొంతంగా నేనే చేస్తాను చేసి మంచి ధరలకే అమ్ముకుంటాను